ఈ ప్రాంతంలో జానపద పాటలు ఎక్కువగా వింటారు ఓలేలే ఓలేలే మరియు పొద్దుపోదులే ఇలాంటి సాంగ్స్ ఇక్కడ ఎక్కువగా ప్రాధాన్యత పొందాయి ఇక్కడ ఫోక్ సాంగ్స్ యువత అయినా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవ్వరైనా ఎక్కువగా జానపద గేయాలను వింటారు ఇప్పుడు పెళ్లిళ్లు ఫంక్షన్ల దగ్గర కూడా డిజెలలో ఇవే పాటలు పెట్టుకుని డాన్స్లు కూడా చేస్తూ ఉన్నారు